హాయ్ అండి నేను మొన్న మీషోలో ఒక పట్టు చీర ఆర్డరు పెట్టానండి ఆఫర్ అన్నాడు నాలుగువేల రూపాయల చీర రెండువేలు అన్నాడు సరే అని ఆర్డరు పెట్టాను ఎలాంటిది వస్తుందో ఎలా ఇస్తాడో ఎంటో అనుకుంటా టెన్షన్ పడ్డానండి కానీ ఆర్డరు వచ్చింది ఓపెన్ చేసి చూస్తే చీర చూడాలండి ఎంత బాగుందో అస్సలు మా ఆయన గారు కూడ చాలా బాగుంది అన్నారు నిజంగా ఆఫర్లో చీరలు అలా చూపిస్తాడు బాగోవేమో అనుకున్నాను అండి చాలా బాగుంది చీరైతే మొన్న కట్టుకుని ఒక ఫంక్షన్కి వెల్లానండి అబ్బ అందరూ కూడ చీర ఎంత బాగుందే నీ చీర ఎంత బావుందే ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అనే అడిగారండి ఇంక మన ఆడవాళ్ళకందరికి చీరల పిచ్చి కదండి ఆ పిచ్చిలోను వాళ్ళు పొగిడేసరికి ఇంక మునగ చెట్టు ఎక్కేశాను చూడండి నేను మీషోలో కొన్నాను ఆఫర్ ఉంది మీరు కూడా పెట్టుకోండి అంటూ చెప్తూనే ఉన్నాను వాళ్ళందరికి ఒక రెండు టాపులు కూడా పెట్టాను అండి చీరతో పాటు అబ్బ అవికూడా చాలా బాగున్నాయి అండి టాపులు నేను ఏఏ టాపులైతే పెట్టానో అవే టాపులు వచ్చినియి అనమాట అవి ఏసుకుంటే మా పాప ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు అండి ఈ టాపులు ఎక్కడ కొన్నారు ఆంటీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే టాపు నాకు టూ హండ్రెడ్కే వచ్చిందండి చాలా బాగున్నాయి అనమాట అయితే పిల్లలు అడిగేసరికి మీషోలో కొన్నాను అని చెప్పేశాను వాళ్ళకూడా వాళ్ళు పొగిడారు కదా పొగిడేసరికి నాకేమో ఆనందం వేసేసింది అనమాట చెప్పేసే సరికి వాళ్ళు కూడా మేము ఆర్డర్ పెట్టుకుంటాం ఆంటీ అన్నారు అబ్బా ఎప్పుడూ కూడ నేను ఇలా ఆన్లైన్లో చీరలు గానీ టాపులు గానీ కొనలేదండి ఫస్ట్ టైమ్ కొన్నాను చాలా బాగా వచ్చాయండి ఇంక మళ్ళి మళ్ళి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అనే ధైర్యం వచ్చేసింది అనమాట నాకు చాలా బావున్నాయి అండి ఎంత బాగున్నాయో